టాక్సీ సర్వీస్ ఏనా అండి అంటే ఇలాగా మా ఫ్యామిలీ అందరము ట్రిప్పింగ్ వేద్దాం అనేసి ఫో కా టాక్సీ కావాలి సార్ అదే ఐదుగురం అండి మొత్తం నాలుగు ప్లేస్లు మూడు రోజులు ఒకటి మారేడుమల్లి ఇస్కాన్ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ తర్వాత మళ్ళీ కాకినాడ బీచు తర్వాతేమో మార్క మార్కండేయ టెంపుల్ నాలగు అండి త్రీ డేస్ ట్రిప్ అండి మొత్తం ఫ్యామిలీ ఐదుగురు ఏంటండి మేము ఆల్రెడీ చూసుకున్నాంలేండి అది జస్ట్ ట్రావెలింగ్ కి కారు ఒకటి కావాలి అదే ఎంత పడుతుంది ఇది ఏంటని క్యాబ్ అయి మొత్తం నాలుగు ట్రిప్ లకు అని ఎంతమంది ఎంతమంది వస్తారండి డ్రైవర్లు ఒకరా ఇద్దరా ఒకరే వస్తారా పద్దెనిమిది వేలు మరి ఎక్కువ అయిపోతది అండి కొంచెం తగ్గించడానికి ఏమి ఉండదా అదేలేండి సరే అండి అయితే మాకు ఓకే అండి రేపు సరే రేపు నుంచి డ్రైవర్ ని పంపించండి రేపు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేయమనండి సరే